మా ఇంట్లో మా ఆడబిడ్డ కూతుర్లు ఇద్దరు ఉన్నారు చిన్నపిల్లలే వాళ్లు కరెంట్ టీవీ పెట్టడానికి స్కూల్ నుంచి రావడాని టీవీ పెట్టడానికి వెళ్తారు పెట్టే పెట్టే దానికి వెళ్ళేటప్పుడు మేము జాగ్రత్త పడతాము ఎందుకంటే చిన్నపిల్లలు షాక్ కొడుతుంది కాబట్టి అలానే వర్షం పడే టైంలో కానీ లేకుంటే ఉరుములు ఉరిమే టైంలో కానీ మేము ఫాంట్ ఫ్యాన్ కానీ అండ్ టీవీ కానీ ఆన్ చెయ్యము ఎందు ఎందుకంటే అందువల్ల కరెంట్ షాక్ కొట్టే అవకాశాలు చాలా ఉంటాయి విత్ కరెంటు వైర్లు ఎక్కడన్నా వీధిలో పడిపోయినప్పుడు కానీ లేకుంటే వర్షాలు గాలి ఎక్కువ రావడం వల్ల కరెంట్ తీగలు పాతెగిపోయి పడిపోయేటప్పుడు కానీ మేము పిల్లల్ని బయటికి పంపించము అలానే మేము పెద్దలము బయటకు వెళ్ళము అన్ని వర్షం పడేటప్పుడు మేము ఇంకోకాల స్విచ్ కానీ సంథింగ్ ఏదైనా ఆన్ చేయాలంటే మేము స్లిప్పర్స్ వేసుకొని ఆన్ చేస్తాము ఎందుకంటే చిన్న పిల్లలు ఉండే ప్రదేశంలో కరెంటు ఎక్కువ యూస్ చేయడం అంత మంచిది కాదు దానివల్ల ప్రమాదం ఎక్కువ ఉంటుంది కూడా అలానే తడిచేతులతో చిన్నపిల్లల్ని మేము టీవీ ఆన్ చేయమని చెప్పడం కానీ లేకుంటే కరెం ఫ్యాన్ ఆన్ చేయమని చెప్పడం కానీ అలాంటి చేయము కరెంట్ షాక్ కొట్టే చాలా అవకాశం ఉంది కాబట్టి ప్లగ్ ప్లగ్లో హోల్స్ ఉంటాయి కాబట్టి వాటిల్లో కట్ చేయి చేయి పెట్టడానికి కూడా మేము పిల్లల్ని వదలము వాటిల్లో కూడా కరెంటు కొట్టడానికి అవకాశం ఉంటుంది ఇనుప వస్తువులు కాని లేకుంటే ఏదైనా కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉండే వస్తువులు ఏదైనా కానీ దాన్ని దగ్గర మేము పెట్టము ఎందుకంటే చిన్న పిల్లలు ఉండే ప్రదేశంలో మేము చాలా జాగ్రత్త తీసుకుంటాము చిన్నపిల్లలు కాబట్టి వాళ్లకేం తెలుసు ఏం తెలియదు కదా సో అందువల్ల అందువల్ల వాళ్లని ఆన్ చేయ ఆన్ చేయడానికి మేము అంగీకరించము వాళ్లని అక్కడికి పంపించము ఏదైనా సరే పెద్దలమే చూసుకుంటాము మేము సాన్కిట్ టీవీకి టీవీ ఆన్ చేయడం అంటే ఉరుములు ఉరిమేటప్పుడు మేము టీవీ ఆన్ చేయము ఎందుకంటే దాని వల్ల కూడా కరెంట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి హీటర్ వాటర్ హీటర్ పెట్టుకునేటప్పుడు కూడా పిల్లల్ని మేము దగ్గరికి చేరనియ్యము అది హీటర్లో వాటర్ పెట్టుకొని పోసుకోవడం వల్ల చిన్న పిల్లలు తెలియకుండా పోయి స్విచ్ ఆన్ చేయడం కానీ లేకుంటే హీటర్ను వాటర్ నుంచి హీటర్ బయటకి తీయడం కానీ అలా చేస్తారు కదా సో అందువల్ల వాళ్ళని మేము బయటికి

జనరేటర్స్ వల్ల కూడా ఆ ప్రమాదాల అప్పుడప్పుడు వస్తుంటాయి కాబట్టి దాన్ని కూడా మేము ఎక్కువగా అలో చేయము కరెంటు వల్ల ఎక్కువగా పిల్లలకి వాతావరణంలో చల్లబడ్డప్పుడు కానీ లేకుండా వర్షం పడ్డప్పుడు కానీ పిల్లలకి కానీ పెద్దలకు కానీ ప్రమాదాలు ఎక్కువ ఉంటాయి వర్షం పడేటప్పుడు కరెంట్ ఫోల్ దగ్గర కానీ లేకుండా కరెంట్ తీగలు పట్టుకోవడం కానీ లేకుండా కరెంటు తీగలు కింద పడ్డప్పుడు కానీ మేము వాళ్ళని బయటికి పంపించము మేము బయటకి వెళ్లము వీధులలో కరెంట్ తీగలు తెగి పడిపోవడం చాలా జరుగుతుంటాయి వర్షాకాలం వచ్చినప్పుడు రీ రీసెంట్గానే కూడా మా ఊరిలోని కరెంటు తీగలు పడిపోయి

ఉండే వాటర్స్ యూస్ చేయడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి దాని వల్ల కూడా మేము పిల్లలకి మేము కరెంటు వాటర్ యూస్ చేయము అండ్ గ్యాస్ కరెంటు స్టవ్ అంటారు కదా అది కూడా మేము యూస్ చేయము కరెంటు వల్ల ఫుడ్ చేసుకుని తినడం కూడా చాలా కష్టం అండ్ తెలియకుండా మనం చెయ్యి పెట్టడం కానీ లేకుండా పిల్లలు వెళ్లి ఆకలని చెప్పి చెయ్యి పెట్టి వేసుకోవడం కానీ జరగదు